హలో ఎక్కడున్నారండి మొన్న మీ ట్యాక్సీని బుక్ చేశాం కదా అండి ఓకే మీరు అక్కడ కాదండి ఇంకా కొంచెం ముందుకు రావాలండి నేను బస్టాండ్ ఎదురుగా ఉన్న షాప్ దగ్గర ఉన్నాను అవునండి మీరు కొద్దిగా ఇంకా వెనకాల ఉన్నారండి కొద్దిగా ఇంకా ముందుకు రావాలండి అవునండి ఇక్కడ బ్లూ టీషర్ట్ వేసుకున్నానండి బస్టాండ్ ఎదురుగా షాపుల దగ్గర నిల్చున్నాను అవునండి ఆ సందు నుంచి ఇంకా ముందుకు రావాలి అండి వస్తున్నారా అండి ఇంకా ఇంకా ఇంకా రావాలండి ఇంకా కొద్దిగా ఎదురికి రావాలండి చూస్తూ చూడండి ఒకసారి బస్టాండ్ ఎదురుగా షాప్ దగ్గర ఉన్నాను కనిపిస్తున్నానండి మీకు

హలో వినపడుతుందండి మీకు చూసారా నన్ను నేనే అండి నేనే అండి బ్లూ షర్ట్